నాకు యోగాలో గోముఖ ఆసనం అధోముఖ ఆసనం ఉత్తరార్ధ ఆసనం వంటి ఆసనాలు నాకు చాలా ఇష్టము ఎందుకు అంటే గోముఖ ఆసనం అనేది ఎక్కువగా మనకు వెన్ను నొప్పిలు ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది మనకి వెన్నుపూస నొప్పి ఉన్నవారికి ఈ యోగా ఆసనం చేయడం వలన వెన్నుముకకు బలం చేకూరుతుంది ఇక్కడున్న నరాలు కూడా బాగా రక్త ప్రసవం అనేది ఎక్కువగా జరుగుతుంది అదేవిధంగా నడుము నొప్పులు రాకుండా మలబద్దకం అనేది తగ్గుతుంది దీనివలన ఈ ఆసనం ఈ భంగిమ అనేది నాకు ఎంతగానో ఇష్టము అదేవిధంగా నేను భంగి నేను ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉంటాను ధ్యానం చేయడం కూడా నాకు చాలా ఇష్టము ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల ఊపిరితిత్తులు అదేవిధంగా గుండె సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అందుకే నేను ఎక్కువగా ధ్యానం కూడా చేస్తూ ఉంటాను